నేను వంట ఎక్కువ మందికి చేయాల్సి వచ్చినప్పుడు నా అనుభవాలు ఏంటంటే ఎక్కువ కట్టెలని కొన్నింటికి వాడతాము బాగా హీట్ అవ్వాలి అని అంటే గ్యాసు కొంచెం పెద్దదిగా ఉన్న పొయ్యిలని వాడుకుంటాము తర్వాత వంట త్వరగా ఇంక ఎంత త్వరగా చెయ్యాలి అని అనుకుంటే ఒక ఇద్దరిని మా పక్కింటి వాళ్ళని పిలుచుకొని కూరగాయలు ఒకరితో కోపిస్తాము తర్వాత మిగిలినవి ఒకరి చేత చెయ్యిస్తూ ఉంటాము ఇంకొకరు వచ్చేసి వంట చేస్తూ ఉంటాము ఆ వంట అనేది రెండు పొయ్యల గ్యాస్ అయితే కొంచెం త్వరగా అవుతుంది తర్వాత ఉప్పు నీటిని కాకుండా మంచినీళ్ళు మా ఊరిలో ఉప్పు నీళ్ళు కాని ఉంటే మేము మంచినీళ్ళను తెచ్చుకొని దానికి వాడతాము అవి అయితే కొంచెం కందిపప్పులు బాగా ఉడుకుతాయి మీకు కావాలి అంటే ఒకపక్క కట్టెలని వాడుకోండి పెద్ద పెద్దవి ఏదన్నా డేక్షలు అవన్నీ వండాలి బిర్యానీలు అనుకున్నప్పుడు కట్టెల పొయ్యి మీద చేసి దానితో ధమ్ లాగా పెట్టుకోని చేసుకోవచ్చు రెండవది గ్యాస్ పొయ్యిని ఉపయోగించి రెండు పొయ్యిల మీద రెండు పెట్టేస్తాము తర్వాత ఇదొకటి అదొకటి అనుకుంటానే ఉడికిపోతూ ఉంటాయి ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద ఫంక్షన్లోనే కాకుండా చిన్న చిన్న వాటిల్లో కూడా మేము చేసుకుంటూ ఉంటాము ఇంక అవన్నీ కావాల్సినవన్నీ ముందుగానే తెచ్చేసుకుంటాము సరుకులు అవన్నీ మెయిన్ వంట చేయాలంటే ఇవి మెయిన్గా ఉండాలి కాబట్టి ఇవన్నీ ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం ముందుగా తెచ్చుకొని తర్వాత వంట జోలికి వెళ్ళి గ్యాసు కట్లు రెండిటితో వాడుతాము